ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి పరిశోధించడానికి శోధించడానికి తక్కువేమి లేవు వింత వింత అనుభవాలు రకరకాల ఆహారాలు డాన్సస్ హస్తకళలు శిల్పకళా నైపుణ్యం ఎన్నో ఉన్నాయి మన నదులు చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోని పారే గోదావరి వల్ల ఎంతో మంది జీవితం కొనసాగుతుంది ఆ నీటి వనరుల వల్ల ఎంతో మనకి ఆహారవనరులు కూడా ఉత్పత్తి అవుతున్నాయి మనం విశాఖపట్నం చూసుకుని అరకులోయ వెళ్ళినట్టుగా అయితే అరకులోని ఎన్నో రకమైన అందాలు లోయలు గుహలు ఇవన్నీ చూడటానికి కూడా చాలా బాగుంటాయి